కానీ ఇప్పుడు చెట్లలలో పోవాలి చెట్ల విత్తనాలు కూడా నకిలీ విత్తనాలు వచ్చాయి అందుకే మనం చెట్లు కూడా సరిగా ఆవుతలేవు నకిలీ విత్తనాలు ఎవరెవరు తయారు చేస్తుర్రో వాళ్ళని కొంచెం అరికట్టి మనకు కొంచెం చేయాలి దాని ద్వారా అట్లనే మన పెస్టి పెస్టిసైడ్స్ వాటి ద్వారా కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ పడుతున్నాయి ఆ పెస్టిసైడ్స్ని కూడా కొంచెం కనువరించి మన నేచర్ ద్వారా వచ్చే పెస్టిసైడ్స్ని మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అందుకే మన ప్రతి ఒక్క పనిలో కూడా నేచర్ ద్వారా అయ్యేటటు కావాలి మనం గ్యాసెస్ కూడా ప్రతి ఒక్కటి వేయాలి దాని ద్వారా మనము నీటి పారు నీటి కూడా నీళ్ళు కూడా కొంచెం ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది నీళ్ళు ద్వారా మన పొలం ప్రతి ఒక్కటి సాగుతుంది సాగడం వల్ల చెట్లను పెంచడానికి అత్యంత ముఖ్యమైనది వాటర్ మరియు సన్ రైసెస్ అవి మాత్రం అవి రెండింటిలో ఏ ఒక్కటి లేకున్నా చెట్లు మరీ పెరుగు పెరగవు చెట్లకు ఇబ్బంది అవుతుంది దానిద్వారా మనకు ఆక్సిజన్ కూడా కొంచెం షార్టేజ్ వస్తుంది ఆక్సిజన్ లేకుండా మనం మనుష్యులు జంతువులు ఏవి బతకవు అందుకే ప్రతి ఒక్కరు చెట్లు ఇంటికి రెండు మూడు చెట్లు పెంచుకుంటు దాన్ని సంరక్షించుకుంటు ఉండాలి ప్రతి ఒక్క రెండు రోజుల రోజుకు ఒకసారి నీళ్ళు పోసుకుంటు చెట్లను బాగా పెంచాలి ప్రతి ఒక్క

అనేక విష వాయువుతో మునుగు ఉంటుంది గాలి వాయువుల అందుకు మనం చెట్లను బాగా పెంచాలని పెంచి చెట్లు పెంచితే మన అందరికి ప్రత్యేకంగా మనం అందరం స్వచ్ఛంగా ఉంటాం హెల్తీగా ఉంటాం మన చెట్లునీరు ఆహారం మొత్తం చెట్ల నుంచి వస్తుంది కాబట్టి మనకు చెట్లను పెంచితే మనకు ప్రతి ఒక్క పళ్ళు దొరుకుతుంది ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా అవి మన చెట్ల నుంచే వస్తాయి కాబట్టి

మనకు కూడా ఉపయోగాలు బాగా అవుతాయి చెట్ల ద్వారా మనము ఆక్సిజన్ రిలీజ్ ఆక్సిజన్ రిలీజ్ చేసి కార్బన్ డైయాక్సైడ్ తీసుకుంటుంది కాబట్టి మనం కొంచెం కార్బన్ డయాక్సైడ్ని తక్కువ రిలీజ్ చేసింది అనుకో ఆక్సిజన్ కూడా ఎక్కువ రిలీజ్ చేస్తుంది అందుకే మనం ప్రతి ఒక్క ఇంటికి రెండు మూడు చెట్లు పెరిగితే మనం కొంచెం మంచిగా ఉంటాము